వీడియో గేమ్స్ నాకు తెలుసు వీడియో గేమ్ తెలియని వాళ్ళు అయితే మ్యాక్సిమం ఎవరు ఉండరని నేను అనుకుంటున్నాను నాకు తెలిసినంతవరకు అయితే చిన్నప్పటి నుంచి ప్రతి ఒక్కరు వీడియో గేమ్స్ ఆడి ఉంటారు ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయి అయినా వీడియో గేమ్స్ అయితే ఆడతారు అది ఎందుకంటే చిన్నగా ఉన్న వయసులో అది ఒక సంతోషం ఇస్తుంది అందరి దగ్గర ఒక వీడియో గేమ్ చిన్న మా నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే వీడియో గేమ్స్ ఒకటి ఉంటుండే ఇట్లా బటన్ ప్రెస్ చేసినప్పుడు వీల్స్ ఒక వీల్స్ లాగా ఉంది అవి లేసి పడుడు లేకుంటే ఏమంటారు బ్రిక్స్ లాంటిది ఒకటి ఉండి అది లైన్ ఫార్మ్ చేసి బ్రేక్ చేయడం అట్లాంటిది చిన్న చిన్న పో అంటే ఒక పెద్ద రెక్టాంగిల్ షేపు లాంటిది లా ఉంటుండే అట్లా మేము చాలామంది ఆడుతుండే అది నేను మేము కొందరు ఎట్లా చేస్తుండే అది అంటే అవి కొనుక్కొని వస్తుండే అది ఒకరి దగ్గర ఉంటే అయ్యో రిచ్ అన్నట్టు అట్లాంటి ఫీలింగ్ ఉంటుండే అట్లా తీసుకొని వచ్చి మా ఫ్రెండ్స్ దగ్గర అది చూసినావా బ్రో నా దగ్గర అది ఉంది ఇది ఉందన్నట్టు షో చేస్తుండే అదే ఒక మంచి జ్ఞాపకం వీడియో గేమింగ్ గురించి మరి ముఖ్యంగా అది కాకుండా ఎక్సక్టుగా వీడియో గేమింగ్ ఏంటి అని నాకు తెలిసిన వయసు ఏంటంటే నా నైన్త్ టెంత్ క్లాస్లో అనుకుంటాను అప్పుడు వీడియో గేమింగ్ అంటే అందరికీ వీడియో గేమింగ్ అంటే చిన్న చిన్న ఫోన్లలో ఆడుకోవడము లేదంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక రెక్టాంగిల్ షేప్ లాంటిది ఒక బటన్ నొక్కితే గాలులోకి లేచుడు బ్రిక్స్ పడుడు అవన్నీ అవన్నీ ఉంటుండే కానీ ఎక్కువ శాతం వీడియో గేమింగ్స్ అనేది ఒక ఫోన్లో ఆడేది మనం చూసుకుంటూ ఆడే గేమింగ్ లేదంటే పిఎస్ ఫోర్ పిఎస్ త్రీ ఇప్పుడు పిఎస్ ఫైవ్ ఎక్స్ బాక్స్ ఇట్లా ఇప్పుడు విఆర్ ఇట్లా కొత్త కొత్త వచ్చినాయి ఇవి వీడియో గేమింగ్ అని నేను నమ్ముతాను ఈ మధ్యకాలంలో ఎక్స్ బాక్స్ పిఎస్ ఫోర్ పిఎస్ ఫైవ్ అయితే చాలామంది చాలా రకాలుగా ఆడుతున్నారు కొందరు ఇంట్లోనే కొనుక్కొని ఆడుతున్నారు ఇంకొందరు బయట ఎక్కడన్నా ఇట్లా షాప్స్ దగ్గరికి వెళ్తే పైసలు ఇస్తే ఒక గంటకి ఇంతని చెప్పి ఆడుతారు ఇంకొందరు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఆడుతారు ఇంకొందరు అయితే రెంట్స్ కూడా ఇస్తున్నారు రెంట్స్ తీసుకొని వచ్చి ఆడుతున్నారు ఇలా చాలా చేస్తున్నారు మేము చిన్నగా ఉన్న నైన్త్ క్లాస్ అప్పుడు ఇట్లనే మేము అందరం కలిసి ఒక ఎక్స్ బాక్స్ ఒక స్టోర్ ఉంటుండే ఒక ప్లేస్టేషన్లాంటి గేమ్ అది ఒక ప్లేస్ అక్కడ అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం ఇంటింత పైసలు వేసుకొని పోయి అక్కడ గేమ్స్ ఆడుతుండే ఎక్కువ ఆడింది అంటే డబ్ల్యూడబ్ల్యూఈ ఇంకా ఒకటి ఉంటుంది కాని ఆ గేమ్ పేరు గుర్తు వస్తలేదు అవి అట్లా ఆడుతుంటే ఎక్కువ డబ్ల్యూడబ్ల్యూఈ ఆడుతుండే ఇద్దరము ఆడుతుండే ఫ్రెండ్స్ అది ఒకటి డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా రాయల్ రంబుల్ ఇట్లా ఆడుతుంటే చాలామంది ఆడుతుండే అది ఒక మినిమం అయితే ఒక ఫోర్ మెంబర్స్ కనెక్ట్ చేసుకోవచ్చు నాకు తెలిసినంతవరకు అయితే ఒక ప్లే స్టేషన్కి ఎక్స్ బాక్స్కి అయితే టూ మెంబర్స్ నేను నా చిన్న వయసులో ఎక్స్ బాక్స్ ప్లేస్టేషన్ ఇవన్నీ ఆడినాము మ్యాక్సిమం ఆడిన ఇంకా ఇవి కాకుండా ఫోన్లో అంటే ఇప్పటికాలంలో మన ఏమంటారు ఇది పబ్జి మొబైల్ ఫ్రీఫైర్ ఇంకా అవి కాకపోతే ఆస్పాల్ట్ నైన్ మళ్ళీ బ్రౌన్ స్టార్స్ అని ఇలా చాలా గేమ్స్ ఉన్నాయి నాకు తెలిసినంతవరకు అది కూడా వీడియో గేమింగ్ కిందకే వస్తాయి అది కూడా చాలా బాగుంటాయి ఎంజాయ్ చేస్తుంటాం ఆడేటప్పుడు ఇంకా మేము అందరం ఈ పబ్జి మొబైల్ ఇవన్నీ ఏంటంటే ఒక అందరం కలిసి టీం వర్క్ లాగా ఆడుతాము ఒక ఫోర్ మెంబర్స్ ఒక ఎయిట్ మెంబర్స్ అట్లా అందరం కలిసి ఆడొచ్చు అట్లా ఆడేటప్పుడు ఒక మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అందరం ఆడుతున్నట్టు అసలు కోవిడ్ టైంలో ఈ మొబైల్ గేమింగ్ అనేది చాలామందికి ఒక ఒక సర్వైవ్ సర్వైవ్ చేసింది ఈ గేమ్ ఎట్లా అంటే చా వీడియో గేమింగ్ ఎట్లా అంటే కొందరు ఆ వీడియో గేమ్స్ని యూస్ చేసుకొని లైక్ పిఎస్ ఫోర్ పిఎస్ ఫైవ్ మళ్ళీ పబ్జి ఇవన్నీ యూజ్ చేసుకొని యూట్యూబ్లో స్ట్రీమ్ చేసారు దానివల్ల చాలామంది పైసలు సంపాదించుకున్నారు అది ఒక గ్రేట్ థింగ్ యూట్యూబ్లో రావడం ఒక మంచిది అంటే కోవిడ్ టైంలో మనీ ఎట్లా ఎర్న్ చేయడం దాంట్లో అది ఒకటి అయ్యేది అది ఇప్పుడు గ్రో అవుతుంది ఇంకా చాలా గేమింగ్ ఛానల్స్ ఉన్నాయి వీళ్ళు అందరూ ఇట్లనే ప్లేస్టేషన్ ఇవన్నీ ఆడుతారు ఎక్కువ కార్ గేమ్స్ ఫుట్బాల్ ఆడతారు కొందరు కొందరు డబ్ల్యుడబ్ల్యుఈ ఆడుతారు ఇంకొంతమంది పబ్జి ఆడతారు కొందరు ఫ్రీఫైర్ స్ట్రీమ్ చేస్తారు అట్లా ఇట్లాంటోళ్లు అందరూ ఇది యూస్ చేసుకొని మనీ సంపాదిస్తున్నారు అట్లనే చాలామంది కూడా అది చేస్తుంన్నారు అట్లా చేయడం కూడా మంచిదే ఇంట్లో ఉండొచ్చు బయట వర్క్ ఏమి ఉండదు ఇంట్లోనే మన పని మనం చేసుకోవచ్చు జస్ట్ ఒక సెటప్ ఉంటే చాలు కెమెరా ఇవన్నీ ఉంటే చాలు అవన్నీ మనం చేసుకొని మనీ సంపాదించుకోవచ్చు ప్లస్ ఫ్యామిలీతో ఉన్నట్టు ఉంటుంది మన ఒక బిజినెస్ లాగా అది కూడా ఓన్ మనీ ఎవరి కింద వర్క్ చేసినట్టు ఉండదు అది ఒక బెస్ట్ ఐడియా కోవిడ్ టైంలో అందరూ యూస్ చేసుకుంది ఇంకా నాకు ఇష్టమైన మొబైల్ గేమింగ్ ఏమని చెప్తే ఎక్కువ శాతం నేను ఆడేది పబ్జి కాబట్టి నాకు పబ్జి అంటే ఇష్టం ఇంకా అది కాకుండా పిఎస్ ఫోర్ పిఎస్ ఫైవ్ అయితే ఇది ఆడుతాం ఎట్లా ఏమంటారు మన

ఇప్పుడు కొత్తది రిలీజ్ చేస్తున్నారు ఆ గ్రాండ్ తీఫ్ ఆటో ఇంకా అందరూ ఆడి ఆడి ఎంజాయ్ చేస్తున్నారు అది ఒక బెస్ట్ గేమ్ ఇంకా దిస్ ఆర్ ద ఇవి నా ఫేవరెట్ వీడియో గేమ్స్